గత కొన్ని సంవత్సరాలగా భారతదేశంలో అనేక విధాలుగా అనేక రాష్ట్రాలలో కూడా అనేక రాష్ట్రాలలో జిల్లాలో కావచ్చు ఎక్కడైనా సరే నిరుద్యోగ సమస్య అనేది ఎక్కువైపోయింది ప్రతీ సంవత్సరము అనేకల అనేక లక్షల మంది యువతీ యువకులు బయటకు వస్తున్నారు వారికి నిరుద్యోగ సమస్య బాగా ఏర్పడింది అందులో కొంతమంది పారిశ్రామక రంగంలో జాబ్ ఉద్యోగం కోసం వెతుకుతూ వాళ్ళు స్థిరపడ్డానికి ఆలోచిస్తున్నారు మరి కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు నిర్ణయించుకుని యూట్యూబర్ ద్వారా కానీ కంటెంట్ రైటర్ ద్వారా కానీ మరియు ట్రావెలిజమ్ మరి వ్యాపార రంగం అలాగా మరి కు ఏదైనా సరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసము అన్వేషించి కొత్త తర కొత్త అడుగులు వేస్తున్నారు ఇది చాలా వరకు బాగా ఉపయోగపడిందనేది అనుకోవచ్చు అంతముందు మనం సూచించినట్లయితే మనకు ఎక్కడా కూడా మొబైల్ ఉండేది కాదు మొబైల్ రంగం వచ్చిన తర్వాత టెక్నాలజీ అభివృద్ధి చెందీ మనకు అనేక విధాలుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్న తరుణంలో చాలామంది కూడా నిరుద్యోగులు ఉద్యోగం అనే వెతుక్కునే స్థితిలో లేకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆలోచించుకుని కొత్త తరానికి పునాదులు వేస్తున్నారు